ప్రయాణీకులు ప్రయాణం చేసే బస్ని వర్ణించగలరా మీరు బస్లో ఎక్కడికి వెళ్ళారు అంటే డ్రైవర్ సీట్ పైన సామాన్ పెట్టుకొని అరా కిటికీలు సీట్లు డీజిల్ మీద నడుస్తుంది ఓకే సరేనండీ ప్రయాణికులు చేసే బస్సు ప్రయాణం బస్సు ప్రయాణించే బస్సు వర్ణించండి అంటే కరెక్టే నండి డ్రైవర్ సీట్ పైన అయితే మనం కూర్చోలేం కదండీ మనకున్న కేటాయించిన సీట్లో మనం కూర్చుంటాము అదేవిధంగా కండక్టర్కి కూడా ఒక సీట్ ఉంటుంది కదండి బస్లో అతని సీట్లో అతన్ని కూర్చోనిస్తేనే బాగుంటుంది పాపం అతను పొద్దంతా పనిచేస్తూ ఉంటాడు కాబట్టి అతన్ని కూర్చోనివ్వాలి ఇంకా తర్వాత మనకు పైన ఒక సెల్ఫ్లా ఉంటుంది కదండీ మనం ఎక్కువ శాతం ప్రయాణం చేసేటప్పుడు ఎక్కువ లైక్ బస్సులో ప్రయత్నం చేస్తాం కదండి ఎవరమైనా ప్రయాణం చేస్తాం బస్లో ప్రయాణం ప్రయాణం చేయకుండా ఎవరముంటామండీ నేను కూడా చేశాను నేను చాలా సార్లు చేశాను ఏంటండీ మనకేమన్న లగేజుంటే దాన్ని పైనా ఉంటుంది కదండీ ఒక సెల్ఫ్ల్లాగా దాంట్లో పెట్టుకోవాలి తర్వాతొచ్చేసి అంటే ఎక్కడపడితే అక్కడ అబ్బా ఆ ఇప్పుడూ మన ఇల్లునైతే మనం ఎంత నీట్గా ఉంచుకుంటామో బస్ని కూడా అట్లాగే నీట్గ ఉంచితే బాగుంటుందని నా ఉద్దేశ్యమండి ఎందుకంటే కొంతమంది ఏం చేస్తరంటే ఏమైనా తిని అక్కడ బస్లోనే పడేయడము వాటర్ ఒలిగిపోయడము అట్లాంటివి చ అంత చిల్లర చిల్లర పనులు చేస్తారండి ఇంకొంతమంది పాన్ పరాకులు తింటూ అవి తింటూ ఇవి తింటూ కిటికీలోంచి ఊన్చుతారు అదేమో గాలి నుంచి మన గాలి వచ్చి ఎదురు గాలి వచ్చి మళ్ళా కిటికీ పైనే పడుతుంది అంతా గలీజ్ గలీజ్గా చేస్తే నాకు నచ్చదండి అలా మంచిగా ఉంచుకోవాలి క్లీన్గా ఉంచుకోవాలంటే మంటే బస్లకు కూడా మన బస్లకు మనం డబ్బులు కడుతున్నాం కదండీ ట్యాక్స్ రూపంలో కడతాం కదండీ గవర్నమెంట్ అని అనంగానే గవర్నమెంట్ గవర్నమెంట్ అన్నాగానీ మనం ట్యాక్స్ రూపంలో ప్రతి దానికి మనీ పెట్టేస్తాం కదండీ కాబట్టి అది కూడా మనదానిలాగానే వాడుకోవాలి మన వస్తువులను ఎలా జాగ్రత్తగా చూసుకుంటామో అలానే చూసుకోవాలి నేన్ బస్లో ఎక్కడికైనా వెళ్ళారా అంటే వెళ్ళానండి చాలా చోట్లకి వెళ్ళాను నేను మా అమ్మోళ్ళ నుంచి మా అమ్మోళ్ళ ఊరి నుంచి మా అత్తగారి ఊరికి బస్లోనే వెళ్తూ ఉంటానండి ఎక్కువ శాతము నేనూ బస్ బస్ను ఎక్కువ యూజ్ చేస్తాను తర్వాతొచ్చేసి ఇంకా ఆయ్ బస్ అయితే ఎక్కువ కిటికీలు అయితే మంచిగనే ఉంటాయండి ఇవి అవి తర్వాతొచ్చేసి సీట్లు సీట్లు కూడా క్లీన్గా ఉంచుకుంటే బాగుంటుందని నా ఉద్దేశ్యమండి ఎక్కువ శాతం అయితే బస్ అయితే డీజిల్ తోటే నడుస్తుంది డ్రైవర్ సీట్ పైన డ్రైవర్ని కుర్చోనిస్తేనే కదండి మనం మంచిగా సేఫ్గా ఇంటికి చేరేది కదండీ ఎవరమైనా అంతే కదా అంటే బస్ని ఏ విధంగా వాడుకోవాలో ఆ విధంగా వాడుకోవాలండి పైన సామాన్ పెట్టుకోవాలి

మంచిగా పద్దతిగా కూర్చోవాలి అలా ఉంటే బావుంటదండీ మళ్ళీ బస్లో ఎంతమంది పడతారో అంతమంది వరకే ఎక్కాలి మరీ బస్ పట్టుకొని ఓ కింద పడేటట్టు ఉన్నాగానీ ఆ బస్ ఎక్కడం జాగ్రత్త కాదు కదండీ కింద పడితే ప్రాణాలు పోతాయి కదండీ అలా చేయకూడదండి బస్సు మొత్తం ఫుల్లుగా నిండిపోయిందంటే ఇంకో వేరే బస్ వస్తుంది కదా కాసేపు ఆగాలి ఆగి చూసుకొని ఎక్కి ఎళ్ళాలి అంతేగానీ మరీ అర్జెంటు మరీ అర్జెంట్ అయితే వేరే ప్రైవేట్ వెహికిల్ పట్టుకొని వెళ్ళాలి తప్పదు కదా అండీ మరీ అర్జెంట్ అయితే ప్రైవేట్ వెహికిల్ పట్టుకొని వెళ్ళాలి గానీ మరీ ఆ బస్లో మొత్తం నిండిపోయినా గానీ నేను చాలా చోట్ల చూశానండి ఇట్లా మొత్తం బస్ను వేళా బస్ను పట్టుకొని పడిపోయేటట్టు పట్టుకొని పట్టుకొని వేళాడుతూ వెళ్తారండి అలా చేయడం తప్పండీ అలా నాకు నచ్చదండీ బస్లో మీరు వెళ్ళారా అంటే చెప్తున్నాను కదండీ నేను చాలా ప్లేస్లకి వెళ్ళాను రీసెంట్గా తిరుపతి కూడా వెళ్ళాను బస్లో ఎంత బాగుంటుందో లొకేషన్ తిరుపతి వెళ్తుంటే బస్లో కదండీ మీరెవరైనా వెళ్ళారా అండీ